హలో డ్రైవర్ గారు ఎక్కడ ఉన్నారు నా పేరు సతీష్ కే నేను మీ కారును బుక్ చేసుకుని చాలాసేపు అయినది అంతే కాకుండా నేను ఎక్కడ నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో కూడా తెలియచేశాను కానీ మీరు చాలా సేపు అయినా కానీ రావడం లేదు నేను చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్నాను అంతేకాకుండా నాలో చాలా భయాందోళన కలుగుచున్నది కారుకి ఏమైనా అయినదో ఏమో అని అయినా అసలు మీరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నారు అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మీకు ఎంత సమయం పడుతుంది అసలు వస్తారా లేక రారా చెప్పండి అవునా గంట సమయం పడుతుందా కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి సరే అండి ఉంటాను ధన్యవాదములు